సాదరణంగా రోజూ కోళ్ళకి ఇచ్చే మేతలో ఎక్కువుగా పోష్టికాహారం ఇస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా మొక్కజొన్న సోయా బీన్ పిండి గోధుమలు ఎక్కువుగా కలుపుతూ ఉంటారు అదే విధంగా వేరు శనగతో చేసిన నూనె బియ్యపు నుండి వచ్చిన తౌడు తౌడు నుండి వచ్చిన ఆయిల్ను అదే విధంగా సన్ ఫ్లవర్ ఆయిల్ను ఇలా కొన్ని రకాల ఆయిల్స్ను వాడుతారు వీటి ద్వారా కొవ్వు పదార్థాలు ఎక్కువుగా తయారయ్యి కోడి కొంచం బరువుగా వస్తుందని ఎక్కువుగా వాడుతూ ఉంటారు ముఖ్యంగా వేరుశనగ నూనె వాడి ఆరోగ్యంగా కోళ్ళను పెంచుతారు అదే విధంగా నాణ్యమైన జొన్నా సోయా బీన్ మిక్స్ చేసి ఇవ్వటం వలన అదే విధంగా ఎక్కువ నాణ్యతగా ఇవ్వటం వలన కూడా మనకు నాణ్యమైన ఉత్పత్తి అనేది వస్తుంది దీనికి మనకి మార్కెట్లో కూడా మంచి ధర అనేది పలుకుతుంది అదే విధంగా నాటుకోళ్ళకి ఎక్కువుగా ధాన్యము బియ్యము వంటి వాటిని ఎక్కువుగా ఏస్తారు కోళ్ళకు ఎక్కువుగా కాయకూరలను ఓక దగ్గర గాలి తగలకుండా ఉంచి వాటి నుండి పురుగులను తయారు చేసి ఆ పురుగులను కోళ్ళకు వేయటం వలన వీటిని తిని అవి ఎముకలు గట్టి పడి ఆరోగ్యంగా ధృఢంగా ఉంటాయి